నాకు నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఏంటంటే దారిలో కొండ ఎక్కేటప్పుడు తిరుమల కొండ ఎక్కేటప్పుడు వచ్చేసరికి శ్రీవారి మెట్లు కన్నా అలిపిరి వైపు వెళ్తే కనుక పక్కనున్న జంతువులు నడుచుకొని వెళ్తున్నట్టు జంతువులు అన్నీ కనపడుతా ఉంటాయి దాని చూస్తూ వెళ్ళే వాళ్ళం అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది అలాగే ఎందుకో కొంచెం ప్రశాంతంగా మనశాంతిగా అనిపించేది అలాగే ఇంకా ఏంటంటే ఒకసారి మేము అలాగా జూకు వెళ్ళినప్పుడు కానీ మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా మాకు కొంచెం భయ భయం ఉండేది జంతువులు ఏమైనా చేస్తాయని అలాగే అంతా ఎక్సైట్మెంట్గా కూడా ఉండేది తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా మనకి దారిలో పొలాలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి సో మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసాము అలాంటి టైంలో తిరుపతిలోనే నేను చాలా ప్లేసెస్ చూశాను ఆ ప్లేసెస్కి వెళ్ళిన ట్రావెల్ చేసిన ప్రతిసారి నాకు హ్యాపీగా అనిపించింది